మీ జీవితకాలంలో జరిగిన కొన్ని ప్రధాన సాంకేతిక మార్పుల గురించి మీరు మాకు చెపుతారా ఈ మార్పులు మీ జీవితం మీ కార్యాలయం మీద ఎలాంటి ప్రభావం చూపినాయో దాని గురించి మనము ముందుగా తెలుసుకుందామండి నా జీవితకాలంలో జరిగిన కొన్ని ప్రధాన సాంకేతిక మార్పులన్నీ ఏమంటే టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయ్యిందండి టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయ్యిందండి అప్పట్లో పోల్చుకుంటే టెక్నాలజీ చాలా స్లో ఉండేది ఇప్పుడు ఆ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు మనము పొందుతున్నాము అలాగే నా జీవితకాలంలో నేను చాలా బాగా అభివృద్ధి చెందాను అండి ఇంకా చెప్పాలంటే అభివృద్ధి చెందాను అదే చెప్పదలుచుకుంటున్నాను అండి ఇంకా ఆ మార్పుల వల్ల నాకేం కలిగిందంటే నేను నాలో వచ్చిన మార్పుల వల్ల నేను ప్రజలతో బాగా కలిసి మెలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను అండి ఈ మార్పు చాలా బాగా నాలో కలిగిందని నేను చెప్పదలుచుకుంటున్నాను అండి